హలో మ్యాడం చెప్పండి అవునండి ఏసీ రిపేర్ షాప్ నుండి చెప్పండి అంటే ఏమైందీ వర్క్ చేయడం లేదా ఓకే వోల్టేజ్ ఎక్కువ పెట్టారా మీరు ఓకేనా ఓకే మేము వస్తాము మీ డిస్టెన్స్ చెప్పగలుగుతారా లొకేషన్ అంటే ఏసి రిపేర్ ఇక్కడ వచ్చీ మలక్పేట్ నుండి అండీ మీ లొకేషన్ చెప్పగలుగుతారా ఓకే అండీ లాంగ్ ఉంది కదా ఛార్జెస్ ఎక్కువ అవుతాయి మ్యాడం ఓకేనా త్రీ కే అవుతుందండి

ఒకే వ్యారంటీ మాకు సార్ వ్యారంటీ ఉంటే చేస్తాం వ్యారంటీ లేకుంటే ఛార్జెస్ ఎక్కువ అయితాయి వ్యారంటీ ఉన్నా సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి కదా డిస్టెన్సుని బట్టీ త్రీ కే చెప్తున్నానండీ ఓకే అండి వచ్చి చూస్తానూ ఎప్పటి నుండి వర్క్ చేయడం లేదు ఏసి ఓకే మ్యాడం ఒకసారి ఏసి ఒకసారి ఏసీలో ఆటో పవర్ బటన్ ఉంటుంది చూడండి

ఓకే అండి యాక్చ్వల్లీ ఇప్పుడూ కొంచెం లాంగ్లో ఉన్నాను వచ్చే వరకూ కొంచెం ఫైవ్ అయితుండచ్చండీ త్రీ అవర్స్ పడుతుంది ఇంకో వ్యారంటీ ఉంటే తగ్గు తక్కువ తీసుకుంటాము వ్యారంటీ లేకుంటే ఎక్కువ తీసుకుంటాం ఆఫ్టర్ ఫోర్ తర్టీ ఆర్ ఫైవ్ ఓ క్లాక్ వరకు వస్తాము అండి అవునండి ఓకే త్యాంక్ యూ మ్యాడం